మా మతం ఏమిటంటే లంబాడి మా మతంలో ఎక్కువగా మేము జరుపుకునే పండుగలు ఏంటంటే దసరా పీర్ల పండగ అనేది ఎక్కువ జరుపుకుంటాము మేము మళ్ళీ పండుగలలో మేము ఎక్కువగా ఆహార పదార్థాలు ఏం ఏమేమి ఉంటాయి అంటే కోడి మాంసము మేక మాంసము అనేది ఎక్కువగా తింటాము మేము దాంట్లో ప్రత్యేకంగా ఒక ఉపయోగించేటివి నిర్దిష్టమైనవి ఏమీ అనేటివి లేవు